నేను ఎక్కువగా అన్నింటి కంటే నా ఉమ్మడి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను నా కుటుంబం ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబంలో నా అన్నదమ్ములు అక్క చెల్లెలు కుటుంబం నా అత్తింటి కుటుంబం వారందరితో కలిసి ఉండడం అంటే నాకు చాలా ఇష్టం నేను ఎక్కువ నా కుటుంబంలో నా భర్తకి నా పిల్లలకి ఎక్కువ విలువ ఇస్తు ఉంటాను నా తల్లిదండ్రుల కుటుంబానికి నా అత్తింటి కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తు ఉంటాను